నాకు ఫ్యామిలీ సినిమాలు అంటే చాలా ఇష్టం మేము ఎక్కువ ఫ్యామిలీ సినిమాలే చూస్తాము ఫ్యామిలీతో పోయి చూస్తాము సీరియళ్ళు విషయానికి వస్తే గుండెనిండా గుడి గంటలు సీరియల్ బాగా చూస్తాము మేము నాకు అందులో మీనా అన్నా బాలు అన్నా చాలా ఇష్టము బాగా సినిమా పాటలకు ఎంజాయ్ చేసాము అంటే చాలా ఉన్నాయి కానీ నాటు నాటు పాట అంటే చాలా ఇష్టం నాకు మళ్ళీ అలాగే రేవంత్ అంటే సింగర్ రేవంత్ అంటే చాలా ఇష్టం ఆయన టైటిల్ విన్నర్ కాక ముందు నుండి ఇష్టం ఇంకా టైటిల్ విన్నర్ అయ్యాక ఇంకా చాలా ఇష్టం ఆయన పాడే సాంగ్స్ బాగుంటాయి ఆయన సాంగ్స్ అయితే చాలా బాగా పాడతాడు చాలా బాగా అనిపిస్తుంది సాంగ్స్ పాడుతుంటే ఎంజాయ్ చేస్తాము రేవంత్ పాడే సాంగ్స్తో